నేను రీసెంట్గా ఒక ఎల్జీ టీవీ తీసుకున్నాను అది క్వాలిటీ పరంగా అసలు బాగోలేదు ఎందుకంటే క్వాలిటీ అనేది వాడు బాగా ఇవ్వలేదు కానీ స్క్రీన్ పర్ఫామెన్స్ అనేది అసలు బాగోలేదు అది స్క్రీన్లో స్క్రీన్ మీద గీతలు రావడం వల్ల అది ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయింది దానితోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల నాకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు అందువలన ఆ యొక్క టీవీని నేను రిటర్న్ పెట్టాను ఆ టీవీ యొక్క మైనస్లు అన్ని ఆ యొక్క కస్టమర్ కస్టమర్ కేర్కి చెప్పాను వాడు వాటికి చూసుకొని వేరే టీవీ ఇస్తాను అనేసి వాడు నాతో చెప్పాడు దాని వల్ల నాకు అది నెగటివ్గా అనిపించింది